అప్పుడే పుట్టిన పసిపిల్లలకు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా అపరిశుభ్ర పరిస్థితుల వల్ల జబ్బు పడకుండా ఏం చర్యలు తీసుకుంటామంటే అప్పుడే పుట్టిన పిల్లలకు మనము వాళ్ళని ఎంతో ఆరోగ్యంగా చూసుకోవాలి వాళ్ళని దోమలు ఈగలు కొన్ని విష కీటకాలు కుట్టకుండా వారిని కాపాడుకోవాలి వారి చుట్టూ వారిపై ఎలాంటి క్రిములు పడకుండా వారిని ఒక వలలో పెట్టి అంటే వల అంటే వల గాలి పోయేలాగా ఉంటుంది దాన్ని పెట్టి వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి అదేవిధంగా అపరిశుభ్ర పరిస్థితుల వల్ల జబ్బు పడకుండా వారికి చర్యలు తీసుకోవాలి అప్పుడే పుట్టిన పిల్లలకు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి వాళ్లకి సరైన సిరస్ సిరపులు సరైన టానిక్లు వాడి వాళ్ళకి ఎలాంటి అపరిశుభ్ర పరిస్థితులు అనారోగ్యం కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనది దయచేసి అందరూ చిన్న పిల్లని బాగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ధన్యవాదములు